హలో చార్మినార్ దగ్గర రాత్రిపూట ఆటో దొరుకుతాయా నాకు రాత్రి చాలా ఆలస్యంగా బస్సు రైలు ఉంది కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఎక్కడి నుండైనా వెళ్ళడానికి ఆటో ఇబ్బంది ఉంటుందా